నేను ఒక మంచి నాట్యం చేసినారు చదివినప్పుడు అది ఏ నాట్యం చూసినారంటే వేయీ నామాల వాడ వేంకటేశ్వర అలా అని చెప్పి ఒక నాట్యం చేసిన అది చూసినారంటే చిత్రంలో బాగా హిట్ కొట్టింది అది పాట అది ఏమంటే అనుష్క వచ్చి ఒక అమ్మాయి ఉంటారు వాళ్ళు వచ్చి ఆ పాటకు ఆడి ఉన్నారు చాలా మంచి భావాన చేసి ఉన్నారు తర్వాతగా మంచి పోశ్చర్ ఇచ్చి ఉన్నారు బాగా ఇవి అవి లిరిక్స్ తర్వాత మ్యూజిక్ అన్నీ బాగా ఉన్నింది ఆ పాట చూసినారంటేనే ఎక్కువ మంది వల్ల ఆ పాట విని విని విని బాగా అందరికి పట్టి పోయింది తర్వాత చూసినారంటే ఆ పాట వచ్చి గుడి గోపురాలు ఎక్కడ మనం వెళ్ళినామో అవి పాట వచ్చి అన్నీ జాగాలో వినగనే ఉన్నింది అది వచ్చి మన బాలాజీ దేవుడు ఉండారు కదా ఆయన గురించిన పాటు అది ఆయ్ ఆయన గురించి ఒక ఒక్క లిరిక్స్ ఒకొక్క లైన్ వచ్చి అది దేవుడి గురించి భగవంతునుడు గురించి ఈ పాటల ఆ పాట రాసి ఉన్నారు ఆ చిత్రం బాగుంటుంది పాట బాగుంటుంది దాని గురించి నేను ఒక నాట్యం చేసేనట్టుగా ఉన్నింది అది బాగానే చేసినా నేను అది ఏమిని చూసినారంటే దానికి నేను తీసిన చీరలు తర్వాత పూలు తర్వాత చైన్లు తర్వాత గాజులు ఆయన ఒక ఒక్క ఒక ఒకా ఇది తీసేప్పుడు నేను వచ్చి చూసి ఒకొకటి మ్యాచింగ్ మ్యాచింగ్గా ఈ చీరకు మ్యాచ్గా ఉండును అని చెప్పి అందంగా నేను అన్నీ చేసి పెట్టి ఉన్నా అయ్ ఆయా నాట్యం నేను నేర్చెకేపరా అంతా

అంత ఇంట్రెస్టేడ్గా నేను నేర్చుకున్నాను నాకు చాలా నచ్చింది పాట అది నీ ఆ తర్వాత బాగా ఆడి ఆడి ఆడి నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను పోయా అందరు ముందు ఆడిపాడి నాకు బాగా వచ్చింది అందరం బాగా నీ ఎంకరేజ్ చేసినారు బాగా చేసినావు బాగా చేసినావు భలేగా ఆడినావు అన్నీ బాగా ఉన్నింది నీ నాట్యం నీ భావన తర్వాత నీ పాట అయి పడినవి అవి ఆ నాట్యం ఆడినవి చెయ్యి కాలుఅన్నీ ఎత్తి నువ్వు బాగా చూపించినావు అయి పోచర్స్ అన్నీ బాగా చూపించినారు అలా అని చెప్పి ఒకోకళ్ళు ఒకొక్క మంచి మాటలు చెప్పారు అది నాకు బాగా నచ్చింది తర్వాత చూసినారంటే ఆ పాట మంచి ఒక పేరు తీసిన పాటు గుళ్ళు అన్నీ చూసినారంటే ఆ పాట కు ఆడని మందే లేదు అప్పర అంత ఒక మంచి పాట మంచి నాట్యం దానికి ఎలా చేసినారు ఆ పాటగా ఆడిపాడి మంచి ఒక అందరి ముందు వచ్చి ఒక మంచి పేరు తీసిచ్చిన ఒక నాట్యం అది అందరిగా ఎవరి ఎవరి పాటకు ఆడినారో అందరికి ఒక మంచి పేరు తీసిచ్చిన ఒక పాట దేవుడు వచ్చి మనతో ఉండి అది మనకి జరిపిచ్చినా ఒక ఒక ఫీల్ ఉంటుంది అది ఆడిన వాళ్ళకు అందరికి ఒక మంచి పేరు తీసిచ్చింది ఇదేనా నాట్యంలో నేను ఆడి నాకు పట్టిన ఒక పాట ఇది